నేను నా కోర్డినేటర్ కలిసి చాలా ఈవెంట్స్ చేసాము ఇందు నాకు బెస్ట్ కోర్డినేటర్ వచ్చి తీసుకొని వెళ్ళి చాలా ఈవెంట్స్ కానియ్యండి ఫంక్షన్స్ గాడి కానియ్యండి చేసాను నాకు చాలా సహాయం చేసాడు కోర్డినేటర్ వచ్చేసి నాకు ఏదన్నా ఈవెంట్లో ఏమన్నా పని చేయలన్నా కూడా లేకపోతే ఎవరికన్నా సహాయం చేయలన్నా గూడా ఇంకా నాకు బాగా సహాయ పడతాడు ఇద్దరం కలిసి చాలా పని చేస్తాము జాబ్ కూడా ఇద్దరం కలిసే చేస్తాము అన్నిట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు మా కోర్డినేటర్